నేను తెలుగు భాషనయితే ఏ భాషతో ఎప్పుడు పోల్చను ఎందుకంటే ఎవరి భాష వాళ్ళకి గొప్ప మనకి తెలుగు ఎలా గొప్పో వేరే వాళ్ళకి వేరే లాంగ్వేజ్ గొప్ప వేరే భాషలతో ఎప్పుడు పోల్చరు ఇ ఇప్పుడు ఒకవేళ పోల్చాలనుకుంటే కంపారిటివ్లీ తమిళ్కి తెలుగుకి లింక్ అయ్యి కొంచం కనిపిస్తుంది కాని పోల్చలేం మోస్ట్లీ పోల్చలేం ఎందుకంటే పోలిస్తే ఇప్పుడు అంతా తగ్గిచ్చినట్టు ఉంటుంది వేరే దాన్ని దేని అన్నా సరే ఎవ్వరి భాష వాళ్ళకి గొప్ప గదా అందుకు నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం అందుకే నేను నా భాషని నేను వేరే భాషలతో పోల్చను అలాగే వేరే వాళ్లు పోల్చి కంపారిటివ్లీ తక్కువ చేసిన సరే నేను ఊరుకోను ఎందుకంటే ఎవ్వరి భాష వాళ్ళకు గొప్ప ఎవ్వరి భాష వాళ్ళకి ఎక్కువ కాబట్టి నాకు నా భాషంటే చాలా ఇష్టం నాకు కొంచెం ఫ్రెండ్ లాంగ్వేజ్గా అనిపిచ్చేదయితే వేరే భాషలో నాకు తమిళ్ కొంచం అనిపిచ్చింది తెలుగుతో